హలో నమస్తే అండి ఇది కిషోర్ ట్రావెలింగ్ ఏజెంటేనా అండి సార్ అదేం లేదు సార్ నేనూ మా ఫ్యామిలీ అందరం కలిసి మేం టూర్కి వెల్దామనుకుంటునాం సార్ ఏమి లేదు సార్ అంటే మేమూ కాకినాడ టు తిరుపతి తిరుపతి టు ఢిల్లీ వెళ్దామనుకుంటున్నాం సార్ ప్ల్యానింగ్ అనేది మాకే సార్ కానీ ఏంటంటే మేము తిరుపతిలో టూ డేస్ అనేది స్టే చేస్తాం సార్ టు డేస్లో స్టే చేసి అక్కడి నుంచి మేం అనుకుంటున్నాం సార్ అవున్ సార్ మేం టోటల్గా అయితే ఎయిట్ మెంబర్స్ వెళ్తన్నాం సార్ అవున్ సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ అవున్ సార్ అకామడేషన్ అనేది చూడాలి సార్ ఓకే సార్ ఓకే సార్ అంటే సర్ ఇంకొక డౌట్ సర్ అంటే మేం ఇద్దరు డైవర్లకి పే చేయాలా సార్ ఓకే సార్ ఓకే సార్ సార్ అంటే షెడ్యూల్ రాసి పెట్టుకున్నట్ట డైవర్స్ ఫోటోసు వాళ్ళ కాంటాక్ట్ నంబర్సు కా సార్ మీరు మాకు పెట్టిన ఒక మినీ వ్యాన్ ఉంటుంది కదా సార్ సో అదీ మాకు ఫోటోస్ పెట్టండి సార్ మొత్తం మీరెంత టోటల్గా ట్రిప్కి ఎంత ఎమౌంట్ అవుతుందో కూడా మీరు మాకు చెప్తే నేను ఇప్పుడు అందులో ఒక సెవెన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీకు నేననేది ఫోన్ పే చేసేస్తాను సార్

ఓకే సార్ ఓకే సార్ మేం మళ్లీ మీకు మేం ఫోన్ చేస్తాం సార్ డౌట్ ఏమన్నా ఉన్నా సార్ ఏంటంటే మాకూ మా దాంట్లో ఏజ్డ్ పీపుల్సు ఉన్నారు సార్ సార్ వాళ్లకి కంఫర్ట్గా అంటే అంత దూరం జర్నీ చేస్తున్నాం కదా సార్ జర్నీలో కొంచెం వాళ్లకి ఇబ్బంది లేకుండా ఒక రెక్లెనర్ టైప్లో ఒకటి ఏమన్న ఉంటే ఒకసారి చూడండి సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యు సార్